హలో హలో కెరియర్ కౌన్సలరేనా నేను మామూలుగా ఇంటర్ చదివాను సార్ నేను ఎంపిసి అయితే ఇంటరు నాకొచ్చేసి తౌజెండ్కి నైన్ ట్వంటీ వచ్చాయి సార్ అయితే నాకు కొంచెం మ్యాథ్స్లో వీక్ సార్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సెవెంటీ వచ్చింది కానీ సెకండ్ ఇయర్లో కొంచం పర్లేదు ఏయిటి ఫైవ్ అలా వచ్చాయి సార్ హలో అయితే నేను బీటెక్లో చేరాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళైతే సిఎస్సి తీస్కోమంటున్నారు నాకైతే మరి కొంచం మెక్ అనేది ఇంట్రెస్ట్ మరి సిఎస్సి అంటే నాకు కొంచం మ్యాథ్స్ రాదు కదా సార్ మరి ఎలాగుంటుంది

సార్ నాకు నాకొక డౌట్ ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే మరి అవి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటారా లేకపోతే మనం బయట కోర్సులు అలాంటివి నేర్చుకోవాలా కంపల్సరిగా అయితే మరి మెకానిక్లు ఆ చెప్పండి మరి మెకానికల్ ఎలా ఉంటుంది సార్ నాకొంచెం మెకానికల్ మీద ఇంట్రస్ట్ మా ఫ్యామిలీ అయితే సిఎస్సి ఏ తీస్కోమన్నారు నాకొంచెం మెకానిక్ మిద ఇంట్రస్ట్ దానిమీద ఏమన్నా సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి ఏమన్నా ఉంటుందా లేపోతే ఓన్లీ ఇవే ఉంటాయ అంటే మెకానికల్ అంటే మెకానికల్ అయితే సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు ప్లస్ మనకి కావాలంటే మెకానికల్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు అంతేగా సార్ థ్యాంక్ యూ సార్ అయితే నేను కనుక్కొని ఒకసారి ఫోన్ చేస్తాను సార్ మీకు ఆ సరే ఓకే సార్